హలో చెప్పండి ఇవాళా వచ్చినియమ్మా ఓ ముప్పై కవర్లూ

తీసుకోవచ్చు ఎవర్ ఎమర్జెన్సీ ఏం లేవులే లేవ్ లేవ్

ఓకే రేపు మామూలుగా ఎనిమిది అదే తొమ్మిదింటికి అట్లా వస్తావుగా ఆ టైంకి అట్లాగే అట్లాగే ఓకే ఓకే సరే అయితే రేపు తీసుకెళ్దువు కానీ అట్ అట్లాగే అట్లాగే హలో రేపు తీసుకెలుదువు కానీ ఇవాళ ఎమర్జెన్సీ ఏం లేవులే పెద్దగా హడావిడి

ఇక్కడ కూడా అట్టాగే పడుతుందిలే వర్షం ఓకే ఓకే రైట్ రైట్